ఇప్పుడు కొన్ని పల్లెల్లోంచి మా పట్టణాల్లోకి వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఏమిటంటే మొదటిది రవాణా సౌకర్యం చాలా ముఖ్యము అండి ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే కాలేజీ టైంకి లేకపోతే కాలేజీలోకి రానివ్వరు అది ఏమైనా ఆరోగ్య పరిస్థితి వచ్చిందనుకోండి గమ్మున వెళ్ళి ఆరు కొన్ని కొన్ని విషాదకరమైన సంఘటనలో ఇలా రవాణా సంస్థల్లెకే రవా రవాణా సౌకర్యం లేకపోతే చాలామంది చనిపోయిన పరిస్థితులు కూడా మనం న్యూస్ పేపర్లో చాలాసార్లు చూశాము అండి ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ రవాణా సౌకర్యాలు లేకపోవడం ఇవన్నీ అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్ కింద అయితే మనం చెప్పొచ్చండి మీ దగ్గర నగరాల పట్న ఆరోగ్య రక్షణలో ఎలా ప్రభావితం చేసి చెప్పాను కదా అండి ఉద్యోగానికి సమయంగా వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారండి మనకి ఏదైనా జరగరానిది జరిగే సమయానికి మనం హాస్పిటల్లోకి వెళ్ళి సరైన వైద్యం తీసుకోకపోతే అది కూడా మనం ఒక మనిషిని కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురు పడుతాయి అండి ఇవన్నీ కూడా ఏమిటంటే సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం రోడ్లు సరిగా లేకపోవడం వీట్లవల్ల ఎదురయ్యే కొన్ని సమస్యల కింద పైన చెప్పిన మాటలన్నిటిని కూడా మనం పేర్కొన్న పేరుకొనవచ్చు అండి వాటిని